హలో నా పేరు ప్రమీల మా గ్రామానికి కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేయాలని అనుకుంటున్నాను మా ఊరు రూరల్ ఏరియాలో ఉంది దయచేసి నాకు దీనికి సంబంధించి వివరాలు చెప్తారా ఏమైనా ప్రత్యేకమైన షరతులు ఉన్నాయా ఉదాహరణకి మా ఊరు కొంచెం అడవి ప్రాంతంలో ఉంది అలాగ అయితే దరఖాస్తు ఆన్లైన్లో చేయవచ్చా లేక మీ కార్యాలయానికి వెళ్ళలా చాలా సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది